జనవరి ఒకటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జనవరి పన్నెండు నేషనల్ యూత్ డే ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలెంటెన్స్ డే మార్చి పన్నెండు న్యా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్